నమస్కారం అండి చెప్పండి ఎవరండి మీ అదే అండి అదే మీరేనా కేటి గారు పంపి సుబ్బారావు పంపించాను అని చెప్పారు మీరేనా అదేదో ఫంక్షన్ ఉంది అని చెప్పారు ఏంటండీ ఇంతకి ఫంక్షను పెళ్ళా లేకపోతే మెచ్చూర్ ఫంక్షనా లేకపోతే ఏదన్న బర్త్డే ఫంక్షనా పెళ్ళి దగ్గిర అంటే అంటే ఏం లేదండి మీరు ఒక నెల రోజులు అంటే పర్లేదు అంటే మీరు ఒక డేట్ చెప్తే మాకు మేము బుక్ చేసుకున్న వాటిల్లో ఆ డేట్ ఉందా లేదా అని చెక్ చేసుకుని మాకు టైము సెట్ చేసుకోడానికి అంతేనండి అంతకు మించి ఏం కాదు మీరు నెలరోజులు అంటున్నారు కాబట్టి కంపల్సరి చేద్దాం అండి దాంట్లో ఏం లేదు ఇప్పుడు మీరు పెళ్ళి పెళ్ళి అంటున్నారు కదండీ ఇప్పుడు మీరు అంటే మీరు ఇంటి దగ్గర చేసుకుందాం అనుకుంటున్నారా లేకపోతే కళ్యాణ మండపం ఏమైనా బుక్ చేయమంటారా తప్పకుండా అండి మీకు అంటే కళ్యాణ మండపంలో మీకు చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి అండి మీకు పార్క్ పార్కింగ్కి జనం అదే జనాభా ఎంత ఉంటారండి అదే అడుగుదాం అనుకున్నాను రెండు వందల పైన అయితే మీకు చిన్న కళ్యాణ మండపం సరిపోతుంది ఎందుకంటే పెద్దయి బుక్ చేసినా గానీ మీకు డబ్బులు వృధా తప్ప ఏం ఉండదు పెద్దవి ఎందుకంటే అండి ఏదన్న కార్లు పార్కింగ్కి ఇలాంటివి ఉన్నపుడు గనుక పెద్దవి చేసుకోవాలి మీరు తక్కువ బడ్జెటా అదే తక్కువ జనం అంటున్నారు కాబట్టి చిన్నది సరిపోతుంది ఫంక్షన్ హాలు చిన్నది చేద్దాం ఇప్పుడూ అంటే

లేదు మాకు అలాంటి వండిచ్చడం ఇక్కడ వద్దు డైరెక్ట్గా వండి తెచ్చేయాలన్నా కూడా మేము అది వండితే తెచ్చేసే లాగా కూడా ఉన్నాయి అండి మా దగ్గర అంతే అంటారా ఇంకా టేబుల్లు ఛైర్లు అన్ని కూడా మావాళ్ళే అలాగే మీకు వెల్కమ్ చెప్పడానికి అదే స్వాగతించడానికి స్వాగతించే వాళ్ళను కూడా పెడతాము అండి ఈ అత్తర్ జల్లడానికి గానీ పూలు వేయడానికి గానీ ఇలాంటివి కూడా మేము చెప్పండి మీరు అదీ మీరు చెప్పేదాన్ని ఐటమ్స్ మీద ఉంటుందండి అంటే వెజ్జా నాన్ వెజ్జా అనే దానిమీద కూడా ఆధారపడుతుందండి అది వెజ్లో మీకు ఏమేమి కావాలండి రకాలు పప్పు ఉంటుంది పన్నీర్ ఉంటుంది పాలక్ పన్నీర్ ఉంటుంది పూల్ మక్కాని ఉంటుంది గుత్తొంకాయ ఉంటుంది

అదే నండి అంటే అలాగైతే మీకొక ము మూడు కర్రీలు పెట్టుకోండి సరిపోతుంది మూడు కర్రీలు ఏంటంటే అండి గుత్తొంకాయ ఫ్రై పెట్టుకోండి గుత్తొంకాయ పన్నీర్ కర్రీ పెట్టండి పప్పు అనేది ఎప్పుడూ ఉండాల్సిందే కాబట్టి పప్పు ఒకటి ఉంచండి ఈ మూడు కర్రీలు వేసేసి సాంబార్ ఒకటి ఉంటుంది సరిపోతుంది కదండి ఇలా అయితే బాగుంటుంది మీకు ఇలా అయితే ప్లేట్ వచ్చేసి మీకు వంద రూపాయలు పడుతుందండి బూరి వస్తుంది స్వీట్లయితే బు మీకు స్వీట్ కావాల్సితే బూరి కావాల్సితే బూరి లేకపోతే బ్రెడ్ హల్వా కావాల్సితే బ్రెడ్ హల్వా అరటికాయ బజ్జి కావాలంటే అరటికాయ బజ్జి ఇలా మీకు వేస్తాం అండి అది కూడా మొత్తం అన్ని కలిపి చెప్పానండి నేను వంద రూపాయలు ప్లేట్ ఒక ఒకా స్వీటు ఐస్ క్రీమ్ కూడా పెట్టమంటే పెడతామండి కాకపోతే అదీ

తప్పకుండా అండి ఒక మంచి రోజు చూసి నేను మీతో మీకు ఫోన్ చేసి మీరు మేము కలిసి వెళ్ళి చూసుకుందాం అండి సరేనా అండి సరే నండి